నేను శ్రీకాకుళం నుంచి వెళ్ళి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను అందుకోసమే నేను ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నాను ముందుగా డ్రైవరు నాతో మాట్లాడాడు ఆ డ్రైవర్ ఎంత మాట్లాడాడు అంటే ఒక పది వేలకు నాకు మాట్లా మాట్లాడాడు కానీ నేను పదివేల రూపాయలు ఎక్కువగా భావిస్తున్నాను ఎందుకంటే మా ఇంటి పక్కన చుట్టుపక్కల వారు వేలే ఊబర్ ట్యా ఏజెన్సీ ద్వారా వాళ్ళు వెళ్ళారు వాళ్లకి ఏడు వేల రూపాయలు మాత్రమే పడ్డాయి బట్ ఈ మీ ఏజెన్సీ వారు ఎక్కువ రూపాయలు చెప్తున్నారు డ్రైవర్ ఎక్కువగా పది వేలు అడగడం జరుగుతుంది నేను ఇంకా వేరే ఏజెన్సీతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఏడు ఎనిమిది వేల రూ మధ్యలో రూపాయల మధ్యలో చెప్తున్నారు కానీ మీరు మాత్రం పదివేల మధ్యలో చెప్తున్నారు ఈ డ్రైవర్ ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు అడుక్కుంటూ విసిగిస్తున్నాడు కానీ మా నాకు తెలిసిన నా చుట్టూ పక్కల వాళ్ళు తక్కువ రేటుకు వెళ్ళారు కాబట్టి నేను ఈ ఏజెన్సీకి నేను వ్ ఈ డ్రైవర్ మీద పిర్యాదు చేయాలనుకుంటున్నాను ఏమనంటే మీ డ్రైవర్ ఎక్కువగా పైసలు అడుగుతున్నాడు కానీ ఏజెన్సీ రూల్స్ ప్రకారం ఒక టాక్సీకి శ్రీకాకుళం నుండి విజయవాడకి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలోనే ఉన్నాయి కానీ ఆ డ్రైవర్ అనే వాడు ఎక్కువ రూపాయలు అడుగుతున్నారు కావున మీరు డ్రైవర్ పైన చర్యలు తీసుకోగలరని నేను అంటున్నాను ఎందుకంటే మేము ఏడెనిమిది వేల రూపాయలు ఇస్తే మళ్ళీ డ్రైవరు ఒక రెండు వేలు మూడు వేలు ఉంచుకోవడం వల్ల అతనికి ఎక్కువ సేఫ్టీ అవుతుంది ఇట్ల చెప్పడం వల్ల ఇట్ల చేయడం వల్ల మా ప్రయాణికులకు లాస్ మీ ఏజెన్సీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తాయి ఎందుకంటే డైవర్లు ఇలా ఎక్కువ రూపాయలు అడగడం వాళ్ళ మీ ఏజెన్సీకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎక్కువ ప్రయాణికులు రారు కాబట్టి ఎక్కువ మనది ఆర్డ్ బుక్ చేసుకోరు కాబట్టి మీకు నష్టం కదా వేరే ఏజెన్సీ వాళ్ళు శ్రీకాకుళం నుంచి వెళ్ళి విజయవాడకు ఓన్లీ ఏడు నుంచి వెళ్ళి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే తిరిగి తీసుకుంటున్నారు ఆ డ్రైవర్ వాళ్ళు ఏం అడుగుటలేరు బట్ మేమ్ డ్రాప్ చేసినాక మాకివ్వబుద్దైతే ఐదు వందలో వెయ్యి రూపాయలో ఇస్తాం కానీ ఈ డ్రైవర్ మాత్రం ఫస్టే పదివేల రూపాయలకు మాట్లాడాడు ఇది నేను నాకు అసలు ఏం బాగా అనిపియలేదు మీ ఏజెన్సీ వారితో నేను మాట్లాడుతున్నారు మీరు మీ డ్రైవర్ పైన చర్యలు తీసుకోగలరని నా మనవి